ఇంట్లో సమయం లేనప్పుడు తర్వాత వచ్చి వస్తువులు ఇంట్లో ఏం లేనప్పుడు బద్దకంగా ఉంటుంది ఏమన్నా చేసుకొని తినాలంటే కూడా భోజనాలు ఏమన్నా ఆ సమయంలో ఏం చేస్తానంటే ఒక పది రూపాయలు పెరుగు ప్యాకెట్ అన్నము ఒక ఎర్రగడ్డ పచ్చి మిరపకాయలు ఉంటే చాలండి పెరుగు పులుసు చేసుకొని తినేసేదాన్ని అదే నాకు చాలా ఇష్టమైనది ఆవకాయ పచ్చడి పెట్టుకునేసి ఈ పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకొని బాగా నీళ్లేసి చిలికేసి ఉప్పు వేసేసి తర్వాత వచ్చి ఒక బాండెలో ఒకే ఒక ఎర్రగడ్డ కోసి ఆవాలు ఉద్దిపప్పు నూనె పోసి ఆవాలు ఉద్దిపప్పు ఎర్రగడ్డ బాగా కొంచెం ఎంచేసి పసుపు పొడి వేసేసి ఒక పచ్చి మిరపకాయ వేసి ఏంచేసి ఆ పెరుగు కలుపుకున్న పెరుగు ఒక పెరుగులో పోసేసి బాగా నీళ్లు పోసి కలిపేసి ఉప్పు వేసేసి అన్నంలో కలుపుకొని తిన్నామంటే బ్రహ్మాండంగా ఉంటుంది అండి అదే నాకు ఇష్టమైన భోజనము ఇంట్లో వస్తువులు ఏం లేనప్పుడు తక్కువ ఉన్నపుడు ఎప్పుడైనా ఇలాగ ఇష్టపడినప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు మా ఆయన పనికి వెళ్ళిపోతారు ఆయన కూడా ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి ఇంట్లోనే ఉండారు అనుకోండి ఆ సమయంలో చెప్తున్నాను అనమాట నా బాబు కూడా ఇది చాలా ఇష్టము నేను చేసినప్పుడు అంతా అడిగి గోరుముద్దుల పెట్టమని చెప్పి తింటాడు ఆ మజ్జిగ పులుసు అంటే మా ఇంట్లో వాళ్లకి చాలా ఇష్టం అండి ఇంట్లో ఏం వస్తువులు లేనప్పుడు ఇంకా ఎట్లా సమయం లేనప్పుడు ఇలాంటప్పుడు ఇలాగ పెరుగు పచ్చడి పెరుగు పులుసు చేసిపెట్టుకొని ఆవకాయ పచ్చడి పెట్టుకుని తిన్నామంటే ఇంకా ఆ రుచే వేరండి దాంట్లో దానికి బిర్యానీ కూడా సాటి రాదండి అంత అంత టేస్ట్గా ఉంటుంది నేను తరచుగా చేసేది ఇదే అనమాట పెరుగు పులుసు చేసిపెట్టుకొని అన్నం వేడివేడిగా వంచుకొనేసి ఇది పోసుకొని ఆవకాయ పెట్టుకొని తిన్నామంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అండి